హలో మాకు ఒక వెజిటేరియన్ మీల్ కావాలండి

ఓకే

సరేనండి అవును సరేనండి కానీ అన్నం కొంచెము రొ ఒక కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుందండి కొంచమే అంటే కడుపు నిండదు కదండి కాదండి రైసు కొంచెం ఎక్కువ ఎక్కువ పెట్టండి పిడికెలు అనంటే ఒక గుక్కలో అయిపోతదండి అది అన్నము కొంచెం ఎక్కువ పెట్టండండి అదే అండి రైస్లు క్యాన్సిల్ చేసి మిగతా చార్లు మిగతావన్నీ పంపించండండి వద్దండి మేం ఇంట్లో వండుకుంటామండి మీ రెస్టారెంట్ చాలా బాగుంటుంది చాలా బాగా వండుతారని ఓకే అండి ధన్యవాదాలండి ధన్యవాదాలు